నేను ఎలాంటి కథలను చదవను ఎందుకంటే ఈ ఇలాంటి ది టైమ్స్లో నేను కథల కంటే ఎక్కువగా కథలాగ తీసిన సినిమాలను చూడటం బాగా అలవాటు నేను ట్విటర్లో చదువుతాను కానీ కథలాగ కథలాగ రాసే రాతలను చదవను డైరెక్ట్గా రాసే సూచనలు సూత్రాలను చదవడానికి ఇష్టపడతాను ట్విట్టర్లో చాలామంది రచయితలని ఫాలో అవుతాను వాటిల్లో కొందరు నావెల్ రవికాంత్ జగ్గీ వాసుదేవ్ ప్రవర్చర్ మరియు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వారు ఇంత ఇంటర్నెట్ టైంలో చాలా పాపులర్ అయ్యారు అవుతున్నారు